మాది మెహబూబ్నగర్ జిల్లా అందులో మాదో పల్లెటూరు ఎట్లా అంటే ఇంటింటికీ ఒక రావిచెట్టు ఒక వేపచెట్టు ఒక కొబ్బరిచెట్టు ఇవి పక్కా ఉంటాయి అన్నీ పెంకుటిళ్ళులే ఎట్లా అంటే ప్రొద్దున లేసుడే లేసుడే ఇప్పుడు ఉన్నట్టు ఆ ఎండ వేడి అంత ఉండేది కాదు ఒక ఆ ఇళ్ళల్లో ఉన్నంత ప్రశాంతత ఎక్కడా ఉండదు ఇంకా ఎట్లా అంటే ఈ ఊళ్ళో మా ఈ ఊళ్ళో కొట్లాట అయితే ప్రక్క ఊళ్ళో తెలిసేది అంత ప్రశాంతంగా ఉంటుంది మా ఊరు చప్పుళ్ళు ఉండవు ఏ కాలుష్యం ఉండదు ఏం ఉండదు ఇలాంటి చోట్లనే పక్షులు బ్రతికేది ఇంకా మా దిక్కు అంటారా మాములుగా పైన కనపడే ప్రతీ ఒక్క పక్షి మా ఊరి పక్షే అనుకుంటూ ఉంటాము కానీ ఊళ్ళలో పక్కాగా ఇవి కనిపిస్తాయి అని అవి అంటే పిచ్చుకలు రామచిలుకలు కాకులు నెమలులు చిన్న చిన్న గూళ్ళు కట్టుకొని ఉంటాయి కదా చేనులలో చెట్లకి వాటి పేర్లు తెలీదు కానీ అవి ముద్దుగా భలే ఉంటాయి ఇవి కాకులు కోళ్ళు పుంజులు ఇవి మా ప్రాంతంలో ఎక్కువ కనిపించే పక్షులు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది చెప్పుకుంటా పోతే చాలా పడతది పిచ్చుకలు అంటారా ప్రొద్దున లేస్తే వాటి చప్పుడుతోటే లేవడం ఉంటుంది ఎట్లా అంటే మా పెంకుటిళ్ళలో అవి కట్టేంత గూడు అంత మంచిగా మేము కూడా కట్టలేమేమో ఎట్లా అంటే ప్రొద్దు ప్రొద్దున్నే ఆ గూట్లోకి వెళ్ళి చప్పుడు చేస్తుంటే ఇళ్ళంతా లేవాల్సిందే గట్లా చప్పుడు చేసేవి వాటికి మేము ఏం పెట్టినా ఏ ధాన్యాలు పెట్టినా క్రిందికి వచ్చి ఆ ధాన్యాలన్నీ తీసుకొని గూట్లోకి పోయి తినేవి కానీ మా ముందర తినేవి కాదు పిల్లలకి పెట్టేది అట్లా ఉండేవి ఎట్లా అంటే మా దిక్కు ఎట్లా అంటే పక్షులు అనేవి ఇంట్లో ఒక సభ్యులు లాగానే మాకేమైనా చెప్పలేని బాధ ఉంటే మనుషులకి చెప్పలేనిది పక్షులకి చెప్తాము అవేమీ అనలేవు కాబట్టి ఇంకా అట్లా అంటే ఇంకా మా దిక్కు పిచ్చుకలు అప్పట్లో ఇంటింటికీ నలభై యాభై వచ్చిపోయేవి అంత నిండు పిచ్చుకలు ఉంటాయి ప్రస్తుతానికి ఐదు అంటేనే ఎక్కువ అనిపించేటట్టు అయిపోయాయి ఒకప్పుడు ఇంట్లో మనుషులు ఉండేవో పక్షులు ఉండేవో అర్ధం కానట్టు మొత్తం అసలు పైన ఏం లేకుండా మేడ ఏం లేకుండా మొత్తం ప్రశాంతంగా ఇళ్ళంతా వాకిట్లో మొత్తం పక్షులే ఉండేవి దా మా దగ్గర ఎట్లా అంటే ముగ్గు ఇది ధాన్యాల పొడితోటి చేసేవాళ్ళు అదే పిండితోటి చేసేవాళ్ళు ఎట్లా అంటే ఆ ముగ్గు వల్ల చీమలు పక్షులు తిని కూడా బ్రతికేవి అట్లా ఉండేది మా దిక్కు ఇప్పుడు వేసే ముగ్గు అంతా రాళ్ళతో చేసిందే ఇక నెక్స్ట్ అంటే నెమలులు నెమలులు ఇంట్లో కనిపించడం కష్టమేమో కానీ పొలంలో చేనులోకి పోతే నెమలిని చూస్తేనే పండగ ఎట్లా అంటే అవి నడుస్తున్నా ఏం చేసినా సరే అందంగా ఉండేవి మేం చూస్తుండే ఉండిపోయేవాళ్ళము ఇంకా అవి వర్షం పడే ముందు అవి చేసే నాట్యం చూడాలి మొత్తం విప్పి చేస్తాయి అదృష్టం ఉండాలి చూడాలి అంటే ఇక కాకులు అంటారా చూడటానికి ఇబ్బందిగా వినడానికి భయంకరంగా ఉన్నా అవంత మనకి దోస్తానంగా ఉండే పక్షులే ఉండవు ఎందుకంటే కాకులు లేనిదే చాలా కార్యాలు జరగవు పల్లెటూర్ల ఎవడై చచ్చి ఎవడైనా చచ్చిపోయినా సరే కాకి పిండం ముడితేనే అది ఆత్మ శాంతించినట్టు ఎవరైనా చూట్టాలు వస్తే కాకులు ఒర్రుతాయి అని చెప్తారు ఒక్కోసారి నిజాలు అవుతాయి మనం తినేదాంట్లో కాకులకి ఇంత పెట్టినా సరే చాలా ఆనందం అంతే అనిపిస్తది ఇక నెక్స్ట్ అంటే కోళ్ళు పుంజులు అవి అవి ఎట్లా అంటే ఇంట్లో సభ్యులని ఎలా ఎలా చూస్తామో వాటిని అట్లా చూస్తాము ఇంత రోజుకి ఇవి ఉన్నాయి ఇన్ని ఉండే మా దగ్గర ఐదు ఆరు కోళ్ళు ఉండేవి ప్రస్తుతానికి ఏం లేవులేండి ఎట్లా అంటే వాటి పిల్లలు అవి వాటిని అంతా లెక్కంతా మనమే చూసుకోవాలి చిన్నపిల్లలకి అయితే పండగ వాటిని గంపలో వేయనీకి రాత్రిపూట ఎట్లా అంటే మనము ఎంత భద్రంగా ఉండేవాళ్ళమో పక్షులని అంత భద్రంగా చూసుకునేవాళ్ళు పల్లెటూళ్ళ ఇప్పుడు కూడా చూసుకుంటారు ఇక తరువాత అంటారా చిన్నచిన్న పిచ్చుకలన్నీ అయిపోయినాయి అన్నీ నెమలి రామచిలుకలు మా ఇంటి వెనకాల పెద్ద రామచిలుక చెట్టు ఉండేది అది ఎట్లా అంటే ఆ చెట్టు మూడు ఇళ్ళ నిండా నీడని ఇప్పించేంత పెద్దచెట్టు ఆ చెట్లమీదకి ఊళ్ళో ఉన్న ప్రతీ ఒక్క రామచిలుక వచ్చి ఉండేది ఎట్లా అంటే వాటికి ఏమో కానీ మాకు చూడటానికి ఆనందం ఇట్లా రోజు అంతా చూస్తూ ఉండిపోవచ్చు పట్టణంలో ఇప్పుడు డబ్బులు కట్టీ మరీ చూస్తుర్రు కదా పక్షులని అదేదో పల్లెటూరుకి పోయి ఒక్క రెండు రోజులు ప్రశాంతంగా ఉండి చూస్తే దానికన్నా ఎక్కువ ఆనందం వస్తుంది అంత బాగుంటాయి ఎక్కడలేని పక్షులు ఎక్కడలేని విధా విధానాలన్నీ మన పల్లెటూరులోనే ఉంటాయి మా పల్లెటూరులో అన్ని పక్షులు కనిపిస్తాయి అన్నీ ఉంటాయి ఇవి మా పల్లెటూరులో ఎక్కువ కనిపించే పక్షులు ఇంక ఇష్టమైన పక్షి అంటే పిచ్చుకలే వాటి అంత ఇష్టంగా వేటినీ చూడలేము వేటినీ అనుకోలేము కూడా వాటి తరువాత అంటే రామచిలుకలు మొత్తం ఆకుపచ్చ ఉండి మూతికాడికి ఎర్రగా ఉండి భలే వింతగా ఉంటుంది ఇంకా అవి తిని వదిలేసిన పళ్ళు అంటే ఒకప్పుడు ఓ మామూలు కాదు ఊళ్ళలో పొలంలో అది తోటలోకి పోతే మొత్తం అవి తిని వదిలేసిన పండ్లే ఉంటాయి మా దగ్గర ఎట్లా అంటే ప్రతీ ఒక్క జీవికీ ప్రతీ ఒక్క పక్షికి వాటికి డిస్టర్బ్ చేసేంత కాలుష్యం అవి ఏమీ లేవు మా దగ్గర మా ఊళ్ళలో ఎట్లా అంటే కాలుష్యానికి పేరే లేదు ప్రశాంతంగా ఉంటాము ప్రశాంతం ఈ కాలుష్యం వల్ల మనమే కాదు పక్షులు కూడా చచ్చిపోతున్నాయి ఇంకా ఈ సెల్ఫోన్ టవర్లు అవి పెట్టుడు వల్ల అరే ఆ పార్టికల్ వాటి నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల చాలా పక్షులు చచ్చిపోతున్నాయి అట్లా చాలా ఊళ్ళలో పక్షులే లేవు ప్రస్తుతానికి ఆనందం ఏందంటే మా ఊళ్ళో కనిపిస్తాయి మా ఊళ్ళో ఉంటాయి మా ఇంటికి వస్తాయి